మా పంటలను మేము అమ్మడానికి ముందుగా మేం పండించిన కూరగాయలు కానీ మేము పం మేము పండించిన రైస్ బ్యాగ్స్ కానీ మా యొక్క అందుబాటులో ఉన్న రైతు బజార్లకు కానీ సంత మార్కెట్లో ఉన్న షాప్స్ కానీ ముందు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళకి మాకు గిట్టుబాటు ధర వచ్చినచో మేము అలా అమ్ముతాము రాని పక్షంలో రైతులకు సంబంధించిన రైతు బజార్కి వెళ్ళి మేము అక్కడ కౌంటర్ క్రింద పెట్టుకొని మాకు కూరగాయలను పళ్ళను అనేక విధాలుగా మేము పండించే పంటలను మేము అలా అమ్ముతాము ఇంకా ఇంకా మాకు అలా కాకుండా ఎక్కువ పంట ఉన్నచో ఇతర రాష్ట్రాలకు మేము వెళ్ళినప్పుడు మా యొక్క దానికి నియమ నిబంధనల ప్రకారం మేము ట్యాక్స్ పే చేసి మేము దానిని వేరే రాష్ట్రాలకు కూడా తరలించి అనేక విధాలుగా మేము మా మా మార్కెట్ని మేము పెంపొందించుకుంటాము కానీ గిట్టుబాటు ధర అనేది మాకు వస్తేనే మేము దేనికైనా ముందుకి వెళతాము లేని పక్షంలో దాన్ని మేము ఎలా చేసుకోవాలి అనేది మా యొక్క సొంత ఆలోచనలో కానీ మా సొంత విధి విధానంతో కానీ ముందుకు వెళతాము